నేను పాల వ్యాపారం చేస్తూ ఉంటాను నేను ఎనభై హెచ్చెఫ్ ఆవులను కొన్నాను వీటిని చూసుకోవటానికి పదిమందిని లేబర్ ను పెట్టుకున్నాను ఒక మనిషికి ఎనిమిది ఆవుల చొప్పున పదిమందికి ఎనభై ఆవులను ఇచ్చాను అందువలన

బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళే పశువులను చూస్కొని వాటికి మేత నీరు అన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉంటారు వీటి నుండి నేను ఎక్కువుగా అధిక లాభం పొందుతూ ఉంటాను చుట్టూ పరిసరాలను బాగా శుభ్రంగా ఉంచుతారు అందువలన ఎటువంటి ఇబ్బంది లేకున్నా బాగుంటుంది చుట్టు పక్కల దోమలు పురుగులు వంటివి ఏవి లేకున్నశుభ్రంగా మంచి వాతావరణం అందించటం వలన పాల దిగుబడి కూడా ఎక్కువుగా వస్తుంది దీని వలన ఎక్కువుగా అధిక పాల దిగుబడి వలన మనం అధికంగా లాభాలు కూడ పొందవచ్చును